క్యాన్సర్ కారణాలు వాటి రకాలు వాటిని గురించి వివరించండి క్యాన్సర్ మన భారతదేశంలోనే కాక ప్రపంచమంతా వ్యాపిస్తున్న పెద్ద అదొక పెద్ద రోగం అన్నమాట మనకు క్యాన్సర్ ఉన్న ప్రజలు మన చుట్టుపక్కల మన ఇళ్ళలో ఉంటారు మన ఇంటి పక్క వాళ్ళు ఉంటారు మన చుట్టాలల్లో ఎక్కడో ఒక్క దిగ్గర ఉంటునే ఉంటారు అసలు ఇప్పుడున్న జీ ఇప్పుడున్న మనం జీవిస్తున్న కాలంలో ఎంతో డెవలప్మెంట్ వచ్చింది దానివల్ల క్యాన్సర్ కూడా

క్యాన్సర్ అసలు శరీరంలో ఎలా ఏ భాగంలో అయినా రావచ్చు వచ్చే అది నోటికి చాలామందికి నోటికి వస్తుంది చాతికి వస్తుంది ఊపిరితిత్తులకి వస్తుంది గొంతుకి ఇంకా రొమ్ముకి చాలా చాలా విషయాలకొస్తుంది ఇంకా క్యాన్సర్లో అయితే వందకు పైగా ఎంతో ఎన్నో రకాల క్యాన్సర్లు మనం మనం చూస్తూ ఉంటాము అయితే క్యాన్సర్లో ఇంకా వివిధ రకాలు ఉన్నప్పటికీ ఇప్ ఇప్పటివరకు కూడా దానికి సరైన చికిత్స మనం ఇంతవరకు చూడలేము ఎందుకంటే క్యాన్సరు రావడం బాగానే ఉంటుంది కానీ దానికి దా దానికి మేం మనం ఏమన్నా ఏదైనా చికిత్స తీసుకుంటే వచ్చింది అంటే చనిపోతారు అనే నమ్ముతారు కా కానీ అది తగ్గుతుంది అని మాత్రం ఎవ్వరు నమ్మరు ఎ ఎలా అయినా మన ప్రపంచంలో ఏకంగా యాభై ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకు కూడా క్యాన్సరొస్తుంది ఇంకా డెబ్భై తొమ్మిది శాతం మందికి మన భారతదేశంలో కానీ ప్రపంచం అంతట్లో కాని క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు ఎంతో మంది సాధారణంగా మనం కుటుంబాలు ఐదుగురుంటే అందులో ఒకరికి ఖచ్చితంగా క్యాన్సర్ ఉండడం మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా అయితే సాధారణంగా శరీరంలో చాలా అవయాలకి వస్తుంది కానీ ఎక్కువగా పొగ తాగడం వల్ల వస్తుందని మనం తెలుసుకుంటాం ఎందుకంటే పొగలో దానికి సంబంధించిన చాలా రసాయనాలు ఉంటాయి దానివల్ల ఎంతో మన జీవిత శైలి మొత్తం మారిపోతుంది ఎందుకంటే అది

వాటికి వెయ్యి శాతం పెద్దగవుతూ ఉంటటుంది అలా అవ్వడం వల్ల చాలామంది క్యాన్సర్ని తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు క్యాన్సర్ వచ్చిందని తెలియక చికిత్స తీసుకోకుండా కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు అలా చనిపోవడం వల్ల ఇప్పుడిప్పుడు క్యాన్సర్కి కొత్తగా ఏదో కీమోథెరపీ అని చెప్పేసి తీసుకొస్తున్నారు కానీ అది ఎంతవరకు మనం ఉపయోగించ వచ్చు ఉపయోగించకపోవచ్చో తెలీదు క్యాన్సర్లో మళ్ళీ మనకు ఎక్కువగా తెలిసిన రకాలైతే కార్సినోమా అనొక రకం అది చాలా సాధారణ రకం ఎందుకంటే అది చర్మంలో వస్తుంది క్యాన్సర్ దానివల్ల మనకిప్పుడు మనం సూర్యుడి కాంతి మన మీద పడితే కూడా వస్తుందని అంటారు ఎక్కువగా సూర్యుడు కాంతి పడ పడడం వల్ల ఇలా ఇలా ఈ రోగం వస్తుంది అని చెప్పేసి అంటారు అందులో మళ్ళీ సార్కోమా అని చెప్పేసి కూడా ఒక రకం అది ఏంటంటే ఎముకలకు ఎక్కువగా వస్తుంది కొవ్వుకి కండరాలకి ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా వస్తుందన్నమాట మనం బయట ఏవేవో చెడు అలవాట్లు చెడు తిండ్లు తీసుకోవడం వల్ల ఇలాంటి రోగాలు వస్తాయి ఇంకా క్యాన్సర్లో మనం చూస్తే లుకేమియా కూడా ఉందనుకు లుకేమియా లుకేమియా కూడా అది తెల్ల రక్త కణాల్లో వస్తుంది ఆ క్యాన్సర్ అది రావడం వల్ల దానికి కరెక్ట్గా కరెక్ట్గా ఇప్పటివరకు ఎలాంటి చికిత్స లేదు కానీ ముందు ముందుకి చూస్తున్నారు ఇంకా లింఫోమా అలే అనేది మై మైలోమా అనేది ఇంకా చాలా రకాల క్యాన్సర్లే మనం చూస్తూ ఉంటాము

మనం ఏదైదేదో అనుకుంటాం కానీ మనకు తెలియని కారణాలు చాలా ఉంటాయి ఎట్లా అంటే చాలామంది వ్యాయామాలు చేస్తుంటారు వాళ్ళకి కూడా క్యాన్సల్ వస్తుంది అలె అది ఎందుకు వస్తుందో అర్థం గాదు ఎందుకంటే శారీరకంగా శారీరక శ్రమ ఎక్కువగా పడుతుంది కదా మనం వ్యాయామం చేస్తుంటే దాని వల్ల కూడా క్యాన్సర్ వస్తుందట అది ఇప్పుడిప్పుడే ప్రజల్లో ప్రజలకు తెలిసింది అలానే ఎక్కువగా బరువులు మోయడం వల్ల కూడా మనకు క్యాన్సర్ వస్తుంది రక్తంలో ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల కూడా మనకి క్యాన్సర్ వస్తుంది మళ్ళీ పండ్లను పా పాలును తగినంత తీసుకోకపోవడం అంటే మనం ఎక్కువగా ఇప్పుడు ఇప్పట్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు ఎక్కువగా బయటునేవో చెడు తిండ్లు అవేవేవో నూడిల్స్ అని అదని ఇదని ఏవేవో తింటారు కానీ మంచి తిండ్ల మాత్రం ఎవ్వరు తినరు అట్లా క్యాన్సర్ మన శరీరా కణాలను మొత్తం వేరే విధంగా చేసేసి దానిలో ఉన్న డీఎన్ఏని మొత్తం కిందా మీద చేసేసి దాన్ని మొత్తం శరీరాన్ని మొత్తం అది చచ్చి చచ్చిపోయేలా చేస్తుంది ఇలా చేయడం వల్ల మనకి ఎంతో ప్రమాదం